మనం రోజువారి మాట్లాడే సంభాషణలో మొదటగా ఏం చేస్తున్నాం ఇది తరచుగా వాడుతాము అలాగే తిన్నారా అని వాడుతాం మామూలుగా మళ్ళీ మన సంభాషణ అనేది కొనసాగిస్తాం మరియు ఎలా ఉన్నారు అది కూడా మాట్లాడతాం ఇలాంటి విషయాలు చాలా మాట్లాడుతాం రోజువారి సంభాషణ అనేది మనం ఎక్కువ మన ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో మన అమ్మానాన్నలతో ఎక్కువగా మనం మాట్లాడుతాము ఇలాంటి విషయాలు చాలా జరుగుతుంటాయిఇలాంటి విషయాలు కూడా ఎన్నో తరచుగా మారుతుంటాయి ఇలాంటి సంభాషణ కూడా ఎంతో వ్యవహరిస్తూ మరియు అలాంటి సంభాషణ ఎక్కడ ఉంటాయంటే మనము కాలేజ్ డేస్ లలో ఉంటాయి మరియు స్కూల్ డేస్ లలో కూడా ఉంటాయి మరియు టీచర్ కి స్టూడెంట్ కి మధ్య ఉన్న సంభాషణ కూడా ఉంటాయి మన రోజువారి ఇంటరాక్ట్ అయ్యే స్ట్రేంజర్స్ తో కూడా ఉంటాయి ఇలాంటి సంభాషణ మనం తరచుగా వాడుతాం మీరు ఎలా ఉన్నారు అలాంటి కూడా మన రెస్పెక్టెడ్ గా మనం గౌరవంతో కూడిన సంభాషణ కూడా మాట్లాడగలుగుతాము మరియు మీరు ఏం చేస్తున్నారు ఎట్లా ఉన్నారు ఎలాంటి మీకు జాబ్ చేస్తున్నారు మొదటగా ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి మీరు ఏం చదువుతున్నారు అలాంటివి కూడా వస్తాయి ఇలాంటి సంభాషణ అనేది మామూలుగా బయట జరుగుతూ ఉంటాయి మనం మన కుటుంబ సభ్యులతో అంతగా ఉండము మనం నార్మల్ గా వారి యొక్క లాంగ్వేజ్ లలో నార్మల్ గా మాట్లాడుతాము అదే బయట వాళ్ళతో అంటే రెస్పెక్టెడ్ తో కూడిన మాటలతో మనం మాట్లాడుతాం ఇలాంటి మాటలు ఫ్యూచర్ జనరేషన్ కి కూడా తెలియాలనేసి మనం వాళ్ళక్కూడా వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించాలి అప్పుడే వాళ్ళు తరచుగా వాళ్ళతో మాట్లాడగలరు అప్పుడే మన యొక్క పదబంధాలతో కూడిన వ్యవహారాలతో కూడిన సందర్భాలతో కూడిన అన్ని ఒక ఆలోచనతో కూడా మంచి గుణాలతో కూడిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఇలాంటి విషయాలను ఎన్నో అద్భుతంగా ఆప్యాయతంగా అనురాగాలతో కూడిన సంభాషణ మనం వ్యవహరించాలి అప్పుడే మనకి మన కుటుంబ సభ్యులకి మంచి పేరు అనేది మన కుటుంబ సభ్యులకి కూడా వస్తుంది అని నేను తెలియచేస్తున్నాను